నేను మా ఫ్రెండ్ చిన్నగా ఉన్నప్పటి నుండి ఒకటే స్కూల్లో చదువుకున్నాము అంటే మేము బాగా క్లోజ్ అన్నట్టు ఇంట్లో అక్క చెల్లెలు ఎట్లా కలిసి ఉంటారో అట్లే కలిసి ఉంటాము చిన్నగా ఉన్నప్పుడు నుండి ఒకటే క్లాసు ఒకటే స్కూల్ అంత బాగానే ఉంది కానీ టెన్త్ నైన్త్ టెన్త్కి వచ్చేసరికి మేము ఇద్దరం పోటీ పడ్డాము అంటే ఎట్లా అంటే నీకు ఏమో నాలుగు వందల అరవై వస్తాయని ఆమె నాకు ఏమో సరే నువ్వు నాలుగు వందల అరవై అంటున్నావు కదా నేను నువ్వు ఐదు వందల అరవై పెట్టుకుంటే నేను ఐదు వందల నలబై పెట్టుకుంటాను అని నేను ఆమెకి ఏమో ఐదు వందల అరవై రావాలని ఆమె నేను ఏమో ఐదు వందల నలబై రావాలని నేను ఇద్దరం ఒకరికి ఒకరం పోటీపడ్డాము అంటే ఎట్లా అంటే నీకంటే నేను ఎక్కువ చదువుతాను నీకంటే ఇంకొక ఒక టూ మార్క్స్ అయినా ఎక్కువ తెచ్చుకుంటాను నేను నీకంటే ఎక్కువ చదువుతాను నీకంటే టూ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటాను నేను నీకంటే ఫస్ట్లో ఉంటాను అని అట్లా ఇద్దరిలో ఇద్దరికీ ఒకరికి ఒకరం పోటీ పడ్డాము అట్లే పోటీతోనీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరిగినాయి ఎగ్జామ్స్ జరిగితే ఎగ్జామ్స్కి కూడా ఇద్దరం కలిసి వెళ్ళి ఎగ్జామ్స్ వ్రాసి వస్తే ఇంకా అంటే వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అదే నువ్వు ఎట్లా వ్రాసినవే నేను ఎట్లా వ్రాసినా అసలు నేను ఈ ఆన్సర్ వస్తుందని అనుకోలేదు కానీ వచ్చింది నేను ఒక నేను ఇది కాకుండా వేరే వస్తుందని చదువుకున్న అది రాలేదు నేను అది వస్తుంది అనుకున్నాను ఇది వచ్చింది అలా వస్తే ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఇంకొక ఎయిట్ మార్క్స్ అయినా అన్ని పర్ఫెక్టే ఉన్నాయి కానీ ఒక్క దానివల్ల పోయింది అని అట్లా ఇద్దరం నువ్వేమి చదువుకున్నావు నేనేమి చదువుకున్నాను అని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళము కానీ ఇట్లే పోటీ పడినం కదా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ అని ఎగ్జమ్స్ అయిపోయినాయి ఎగ్జమ్స్ అయిపోయినాయి రిజల్ట్ వచ్చేదాకా దాని గురించి నువ్వు ఫైవ్ సిక్స్టీ అన్నావు మరచిపోవద్దు నేను ఫైవ్ ఫార్టీ అన్నాను నేను మరచిపోను అని అట్లే పోటీ పెట్టుకున్నాము పోటీ పెట్టుకున్నాము లాస్ట్కి రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చే టైంలో ఆమె చూసుకుంది ఆమె నాకు చెప్పలేదు నేను చూసుకున్నది దానికి చెప్పలేదు ఇద్దరం ఒకరికి ఒకరం చెప్పుకోలేదు లాస్ట్కి ఓకే తన అనుకున్న వాటికంటే దానికి తక్కువ వచ్చినాయి నేను అనుకున్న వాటికంటే నాకు టూ మార్క్స్ తక్కువ వచ్చినవి అది అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ వచ్చింది నేను అనుకున్న వాటికి ఒక టూ మార్క్స్ డిఫరెంట్ వచ్చింది అంతే అర్ నువ్వు అనుకున్నది అనుకున్నది సాధించినవే నువ్వు అనుకున్నది చేసినవు

నేను మంచిగనే రాసాను కానీ ఎందుకు ఇట్లా అయిందో తెలియదు కానీ నువ్వు అనుకున్నది నువ్వు కంపల్సరీ సాధించు నేను అనుకున్నది నువ్వూ కంప్లీట్ చేసుకున్నావు అని అది హ్యాపీగా ఫీల్ అయింది నేను అనుకున్నంత మార్క్స్ నాకు వచ్చాయని నేను హ్యాపీగా ఫీల్ అయినా అంతే